ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకోవడానికి నాకు నీరు అవసరం అవుతుంది తర్వాత బ్రష్ చేయడానికి తర్వాత స్నానం చేయడానికి నాకు నీరు అవసరం అవుతుంది భోజనం చేసిన తర్వాత కూడా నీరు అవసరం అవుతుంది నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కాళ్ళు కడుకోవడానికి నీరు అవసరం అవుతుంది అలాగే సాయంత్రం వేళలో బయటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుకోవడానికి నీరు అవసరం అవుతుంది రాత్రి పూట స్నానం చేయడానికి నీరు అవసరం అవుతుంది